టెక్స్ట్ నుండి స్పీచ్కి అనువదించే సాంకేతికత నాకు చాలా సహాయపడుతుంది ఈ సాంకేతికత ద్వారా నేను టెక్స్ట్ను స్పీచ్గా వినగలను ఇది నాకు పుస్తకాలు చదవటం టీవీ చూడటం కంప్యూటర్పై పని చేయడం వంటివి చేయడంలో సహాయపడుతుంది టెక్స్ట్ నుండి స్పీచ్కి అనువదించే సాంకేతికత వయోవృద్ధులకు మరియు చూపు మందగించిన వారికి అనేక విధాలుగా సహాయపడుతుంది ఈ సాంకేతికత ద్వారా వారు పుస్తకాలు కథనాలు వ్యాసాలు మరియు ఇతర రకాల టెక్స్ట్ను వినవచ్చు టీవీ సినిమాలు మరియు ఇతర వీడియోలను వినవచ్చు కంప్యూటర్పై పని చేయవచ్చు వెబ్ను బ్రౌజ్ను చేయవచ్చు మరియు ఈమెయిల్లను పంపవచ్చు సమాచారం మరియు సహాయాన్ని కనుగొనవచ్చు టెక్స్ట్ నుండి స్పీచ్కి అనువదించే సాంకేతికత వయోవృద్ధులకు మరియు చూపు మందగించిన వారికి వారి జీవితాలను సులభతరం చేయడంలో సహాయపడుతుంది ఇది వారికి స్వతంత్రంగా జీవించడానికి మరియు వారి చుట్టూ ఉన్న ప్రపంచంతో కనెక్ట్ అవ్వడానికి సహాయపడుతుంది కొన్ని నిర్దిష్ట ఉదాహరణలు ఏమిటంటే ఒక వయోవృద్ధుడు టెక్స్ట్ నుండి స్పీచ్కి అనువదించే సాంకేతికతను ఉపయోగించి వార్తలను వినవచ్చు లేదా వారి స్నేహితులతో మాట్లాడవచ్చు ఒక చూపు మందగించిన విద్యార్థి టెక్స్ట్ నుండి స్పీచ్కి అనువదించే సాంకేతికతను ఉపయోగించి తమ పాఠాలను వినవచ్చు ఒక చూపు మందగించిన వ్యక్తి టెక్స్ట్ నుండి స్పీచ్కి అనువదించే సాంకేతికతను ఉపయోగించి వారికి సహాయం చేయడానికి ఒక సహాయక కర్తను పిలవవచ్చు టెక్స్ట్ నుండి స్పీచ్కి అనువదించే సాంకేతికత ఇంకా అభివృద్ధిలో ఉంది అయితే ఇది వయోవృద్ధులకు మరియు చూపు మందగించిన వారికి అనేక విధాలుగా సహాయపడుతుంది నేను కాకినాడ జిల్లాలోని ఒక గ్రామంలో నివసిస్తున్నాను నేను ఒక డిగ్రీ కళాశాలలో చదువుతున్నాను మా కళాశాలలో మేము కొన్నిసార్లు వీడియో కాన్ఫరెన్స్ యాప్లను ఉపయోగించి మీటింగ్లను నిర్వహిస్తాము మేము మా ప్రొఫెసర్లు లేదా ఇతర విద్యార్థులతో మాట్లాడటానికి దీనిని ఉపయోగిస్తాము నాకు వీడియో కాన్ఫరెన్స్ యాప్లతో మంచి అనుభవం ఉంది ఇది దూరం నుండి ఇతరులతో కనెక్ట్ అవ్వడానికి ఒక గ్రేట్ వే నేను మా ప్రొఫెసర్లతో మాట్లాడటానికి మరియు వారి నుండి నేర్చుకోవడానికి ఇది ఒక మంచి మార్గం నేను ఇతర విద్యార్థులతో కూడా కనెక్ట్ అవ్వగలను మరియు వారితో మాట్లాడగలను నాకు వీడియో కాన్ఫరెన్స్ యాప్లలో నచ్చిన కొన్ని విషయాలు ఏమిటంటే ఇది దూరం నుండి ఇతరులతో కనెక్ట్ అవ్వడానికి చాలా సులభమైన మార్గం ఇది సహాయాన్ని మరియు డబ్బును ఆదా చేస్తుంది ఇది ఒక ఇన్క్రియేటివ్ మార్గం ఇతరులతో కమ్యూనికేట్ చేయడానికి నాకు వీడియో కాన్ఫరెన్స్ యాప్లలో కొన్ని నచ్చని విషయాలు ఉన్నాయి అవి ఏమిటంటే కొన్నిసార్లు కనెక్షన్ సమస్యలు ఉంటాయి ఇది ఒక చాలా ఫార్మల్ మార్గం ఇతరులతో కమ్యూనికేట్ చేయడానికి మొత్తం మీది నేను వీడియో కాన్ఫరెన్స్ యాప్లను చాలా ఉపయోగకరంగా మరియు సౌకర్యవంతంగా భావిస్తున్నాను ఇది దూరం నుండి ఇతరులతో కనెక్ట్ అవ్వడానికి మరియు వారితో కమ్యూనికేట్ చేయడానికి ఒక గొప్ప మార్గం